నాకు తెలిసిన ఒక నృత్య నృత్యకారులు అంటే మైకేల్ జాక్సన్ మైకల్ జాక్సన్ యొక్క ఫుల్ నేమ్ మైకేల్ జోసెఫ్ జాక్సన్ ఇతను ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది లో జన్మించారు అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే మ్యూజిక్ ఆల్బమ్ త్రిల్లర్ జాక్సన్ పాడినదే పది సంవత్సరాల వయసులో తన అన్నదమ్ములతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్ నలభై ఏళ్లకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు పంతొమ్మిది వందల డెభై ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు అమెరికాలోని శ్వేత జాతీయులు మద్దతు పొందిన మొదటి నల్లజాతి సంగీత కళాకారుడు మన మైకల్ జాక్సన్ జాక్సన్ మొత్తం పదమూడు గ్రామీ అవార్డులు గెలుచుకున్నాడు ఎనిమిది అవార్డులు ఒకే రాత్రి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో గెలుచుకున్నాడు జాక్సన్ పాడిన పాటలలో పదమూడు పాటలు అమెరికాలో నెంబర్ వన్ గా నిలిచాయి ప్రపంచం మొత్తంలో జాక్సన్ సీడీలు ఏడు వందల యాభై మిలియన్ కాపీలు అమ్ముడు పోయినట్లు ఓ అంచనా జాక్సన్ మూడు వందలు మిలియన్ల దానధర్మాలు చేశాడు కానీ జాక్సన్ జీవితం వివాదాలతో కూడినదే పంతొమ్మిది వందల తొంభై నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేనా కోల్పోతూ వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల ఐదు వరకు జాక్సన్ తన నెవర్ ల్యాండ్ బ్రాంచ్ లో ఉన్నాడు అక్కడ జూ అమ్యూజ్మెంట్ పార్క్ కట్టించాడు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించే వాడు పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఎనిమిది నాడు జాక్సన్ థ్రిల్లర్ ఇరవై ఐదు అనే కొత్త ఆల్బమ్ విడుదల చేశారు అతను బాల్యంలో జాక్షన్ వాళ్ళ నాన్న జోసెఫ్ జోసెఫ్ జాక్సన్ ఒక స్టీల్ మిల్లులో పనిచేసేవాడు జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరిన్ జాక్సన్ జాక్సన్ చిన్న తనములో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించాడు తనను తన తండ్రి మానసికంగా శారీరకంగా హింసించే వాడిని జాక్సన్ పేర్కొన్నాడు జాక్సన్ తన చిన్నప్పటి బాధలను గురించి మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పదిన ఓప్రావిన్ ఫ్రీ లో మాట్లాడాడు తను చిన్నతనంలో ఒంటరితనం వల్ల ఎంతో ఏడ్చేవాడు అని చెప్పాడు మైకల్ జాక్సన్ సంతానం మైకేల్ జాక్సన్ జూనియర్ పారిస్ క్యాథరిన్ జాక్సన్ ఫ్రెండ్స్ మైకేల్ జాక్సన్ అతను ఇరవై ఐదు జూన్ రెండు వేల తొమ్మిది లో మరణించాడు